హలో నా పేరు నందిని అండి పోయిన వారం మీ సైట్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకున్నాను నిన్నే వచ్చింది నిన్న ఓపెన్ చేయలేకపోయాను కొంచెం వర్క్లో ఉన్నాను కాబట్టి ఈరోజు పొద్దున ఓపెన్ చేసి చూసాను నాకైతే చాలా బాగా నచ్చింది అండి మీ ఐటమ్స్ అన్ని నేను ఆర్డర్ పెట్టింది వచ్చేసి హ్యాండ్లూమ్ చీరలు రెండు రెండు డ్రెస్ మెటీరియల్ రెండు కుర్తాలు అనమాట మీ సైట్ నాకు ఎందుకు నచ్చిందంటే మీ సైట్లో అన్ని హ్యాండ్లూమ్ వస్తువులే అన్నమాట నాకు హ్యాండ్లూమ్ ఐటమ్స్ అంటే కొంచెం ఇష్టం మీ సైట్ గురించి నా ఫ్రెండ్ తేజు అనే ఒక అమ్మాయి చెప్పింది తాను తరచు మీ సైట్లోనే చీరలు తీసుకునేదన్నమాట హ్యాండ్లూమ్ కాటన్ చీరలు తర్వాత ఇద్దరు ముగ్గురు కూడా నాకు చెప్పిన్నారు నా ఆఫీసులో కోలేక్స్ తర్వాత వచ్చి నా రిలేటివ్స్ కొంతమంది చెప్పారు అన్నమాట మీ సైట్ గురించి సరే అందరూ చెప్తున్నారు కదా అని చెప్పేసి పోయిన వారము నేను ఊరికే చూద్దామని చూసాను అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది లేటెస్ట్ మోడల్స్ ఏ ఉన్నాయి అన్ని హ్యాండ్లూమ్ అని చెప్పారు అందులోను కాటన్ నాకు కాటన్ హ్యాండ్లూమ్ అంటే కొంచెం ఇష్టం అన్నమాట సరే చూద్దాము అని చెప్పేసి రెండు చీరలు రెండు డ్రెస్ మెటీరియల్లు రెండు కుర్తాలు ఆర్డర్ పెట్టాను చీరలు రెండు అయితే చాలా చాలా బాగున్నాయండి నేను ఒకటి మా అమ్మగారికి ఒకటి నాకు ఆర్డర్ పెట్టుకున్నాను దాంట్లోనే బ్లజ్ పీస్ కూడా ఉందన్నమాట రెండిట్లో డ్రెస్ మెటీరియల్ రెండు ఆర్డర్ పెట్టి ఉన్నాను దాంట్లో ఫ్రంట్లో వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ ఒకదాంట్లో ఇంకో దాంట్లో వచ్చేసి పూసలు మలొచ్చి జెర్రీ వర్క్ ఉన్నిందన్నామాట అది కూడా చాలా బాగుంది కుర్తా రెండు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉందండి నేను ఎం ఆర్డర్ పెట్టి ఉన్నాను కరెక్ట్ సైజులోనే పంపించినారు స్టిచ్చింగ్ అంత చాలా బాగుంది నీట్గా మొత్తం అన్ని లైట్ వెయిట్గా ఉంది సాఫ్ట్గా ఉంది ఆ రోజు వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి నాకు మొత్తం ఇవన్నీ కలిపి నాలుగు వేలు దాకా పెట్టింది మీరు ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నాను కాబట్టి పది పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఇచ్చారు నాకైతే మీ ప్రొడక్ట్స్ చాలా చాలా బాగా నచ్చిందండి మా అమ్మగారికి చూపించాను మా అమ్మగారికి ఒక చీర ఇచ్చాను కదా తను అది చూసి చాలా బాగుంది ఎక్కడ కొన్నావు అని అడిగారు ఇలాగా మీ సైట్ గురించి చెప్పాను తన కూడా ఇంక మీదట మీ సైట్లోనే తీసుకుంటానని చెప్పింది నాకైతే మీ ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగా నచ్చినాయండి ప్యూర్ కాటన్నే మీరు హ్యాండ్లూమ్ చీరలు అంటే మీకు ఒక్కొక్కటి చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది అని నాకు చాలా బాగా తెలుసు దానికి తగ్గిన కృషికి మీరు మంచి ప్రొడక్ట్స్ అందిస్తున్నారు కస్టమర్లకి మీ సైట్కైతే నా రేటింగ్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ తరచూ ఇలాగే మీ కష్టమర్స్ని సాటిస్ఫాక్షన్ చేయండి ఎక్కువ కస్టమర్స్ వస్తారు మీ మీకు తేజు చెప్పిన విధంగానే మీ సైట్లో వచ్చేసి హ్యాండ్లూమ్లో వచ్చే మీ ప్రాఫిట్లో వచ్చి టూ పర్సెంటు అనాథపిల్లలకి వీటికి డొనేట్ చేస్తున్నారంట అది చాలా మంచి విషయం అండి నాకు మీ సైట్ చాలా బాగా నచ్చింది నేను తరచూ మీ సైట్లోనే ఆర్డర్ తీసుకుంటూ ఉంటాను తర్వాత వచ్చేసి మీరు కాటన్ చీరలో వచ్చేసి నేమ్ కూడా ఇప్పుడు మనం నేమ్ ఏమైనా చెప్తే కూడా అది కూడా మీరు ఎడిట్ చేసి ఇస్తారు అంట కదా ఆ చీర కొంగులో పేరు కూడా వేసి ఇస్తారంట కదా నేను నెక్స్ట్ టైం ఆర్డర్ పెట్టేటప్పుడు నాకు అలాంటి ఒకటి కావాలి చాలా చాలా థాంక్స్ అండి నాకు మీ ప్రొడక్ట్స్ చాలా బాగా నచ్చింది చాలా థాంక్స్